నేను మొబైల్ డేటాను వాడతాను రోజువారీ టూ జీబీ డేటాను వాడతాను నేను ఎదురుకున్న డేటా సమస్యలు మొబైల్ డేటా అయిపోతుంది అలాగే మొబైల్ డేటా నెమ్మదిగా ఉంటుంది మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది మొబైల్ డేటా స్విచ్ ఆఫ్ అవుతుంది మొబైల్ డేటా కనెక్ట్ కాదు మొబైల్ డేటా గుర్తు తెలియదు